మీరు అడిగిన ఈ ప్రశ్న చాలా ఆసక్తికరంగా ఉంది బైకింగ్ నిజంగా వ్యక్తుల జీవితాలపై మరియు సమాజంపై ఎన్నో సానుకూల ప్రభావాలు చూపగలదు అలాగే భారతదేశ సంస్కృతి మరియు భౌగోళిక స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం బైకింగ్ వల్ల కలిగే సానుకూల ప్రభావాలను పరిశీలిస్తే వ్యక్తిగత ఆరోగ్యం క్రమం తప్పకుండా సైకిల్ తొక్కడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది కండరాలు బలపడతాయి బరువు అదుపులో ఉంటుంది మరియు మానసిక ఒత్తిడి తగ్గుతుంది ఆరోగ్యకరమైన జీవిత శైలిని ప్రోత్సహించడంలో ఇది ఒక ముఖ్యమైన సాధనం పర్యావరణ అనుకూలమైన రవాణా బైక్ నడపడం వల్ల ఎలాంటి కలుష్యం ఉండదు ఇది ఒక కర్భణ ఉదాహరణ తగ్గించడంలో సహయపడుతుంది మరియు పర్యావరణాన్ని పరిరక్షించడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది నగరంలో ట్రాఫిక్ మరియు వాయు కాలుష్యం పెరుగుతున్న నేపథ్యంలో ఇది చాలా ముఖ్యమైనది సామాజిక సంబరాలు బైకింగ్ నమూనాలు మరియు క్లోజ్లు తరచుగా ఏర్పడుతాయి ఇలాంటి సమూహాలను పాల్గొనడం కొత్త వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది స్నేహాలు బలపడతాయి మరియు ఒకరినొకరు సహాయం చేసుకునే అవకాశం లభిస్తుంది ఉమ్మడి అసక్కువలు కలిగిన వ్యక్తులు ఒక చోట చేయడానికి ఇది ఒక మంచి వేదిక ఆర్థికంగా లాభదాయకం బైక్ కొనడం మరియు నిర్వహించడానికి కాదు లేదా మోటర్ బైక్లు పోలిస్తే చాలా తక్కువ ఖర్చు అవుతుంది ఇందనం అవసరం ఉండదు కాబట్టి డబ్బు ఆదా అవుతుంది చిన్న దూరాలకు బైక్ను ఉపయోగించడం వల్ల ప్రయాణం ఖర్చులు కూడా తగ్గుతాయి మానసిక ఆరోగ్యం మరియు ఆనందం ప్రకృతిలో సైకిల్ తొక్కడం ఒక అనుభవం ఇది మనసును ప్రశాంతంగా ఉంచడం ఉంచుతుంది మరియు మానసిక పరిస్థితి మెరుగుపడుతుంది కొత్త ప్రదేశాలను అన్వేషించడం మరియు శరీరక శ్రమ వల్ల ఆనందం కలుగుతుంది భారతదేశ సంస్కృతి వల్ల భౌగోళిక సరూపాన్ని తెలుసుకోవడానికి బైకింగ్ ఒక ప్రత్యేకమైన అవకాశం ఎలా అందిస్తున్నదో చూద్దాం భౌగోళిక విధానం భారతదేశం విభిన్నమైన భౌగోళిక స్వరూప నిలయం హిమాలయాల నుండి తీరప్రాంతాల వరకు ఎడారులుగా ఉండి దట్టమైన అడవులు వరకు ఎన్నో రకాల భూభాగాలు ఇక్కడ ఉన్నాయి బైకింగ్ ద్వారా ఈ వివిధ ప్రాంతాలను దగ్గర నుండి చూడవచ్చు మరియు వాటి సామాజిక అనుభవించవచ్చు సంస్కృతి మరియు సంప్రదాయాలు ప్రతి ప్రాంతానికి దాని సొంత ప్రత్యేకమైన సంస్కృతి సంప్రదాయాలను ఆహారపు అలవాట్లు మరియు భాష ఉంటాయి బైకింగ్ ద్వారా చిన్న పట్టణాలు మరియు గ్రామాలు వెళ్ళడం కూడా స్థానిక ప్రజల్లో మాట్లాడే అవకాశం ఉంటుంది మరియు వారి జీవన విధానం దగ్గర చూడవచ్చు ఇది భారతదేశం యొక్క సంస్కృతి వైవిధ్యాన్ని అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది